వైభవ్ గారు మీ గురించి చెప్పండి నా పేరు సంతన్ వైభవ్ నేను చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను నా సొంత ఊరు తిరుపతి నెల్లూరులో అంతా పెరిగాను అమ్మవాళ్ళ ఊరు తిరుపతి నాన్నగారి ఊరు నెల్లూరు చిన్నప్పటి నుంచి నాకు బయట తిరగడం చాలా ఇష్టం పాటలు పాడటం నాట్యం ఆడటం ఆడుకోవడం నటించడం ఇలా అన్నీ చాలా ఇష్టం బాగా నటించేవాళ్ళము బాగా ఆడుకునేవాళ్ళము చిన్నప్పుడు మా కజిన్స్ మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరితో కలిసి రోజూ సాయంత్రాలు మరియు మధ్యాహ్నాలు బాగా ఆడుకొనేవాళ్ళము మూడేళ్ళ వయసు నాలుగేళ్ళ వయసు వచ్చేంత వరకు నేను బాగా అల్లరి చేసేవాన్ని అట అమ్మ చెప్పేవారు తరువాత ఎక్కువగా తిరుపతిలోనే నేను చిన్నపుడు అంతా నా బాల్యాన్ని గడిపాను తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థం రామాలయం గుడి గంగమ్మ గుడి ఇట్లా తిరుపతిలోనే ఎప్పుడూ బాగా టైం స్పెండ్ చేస్తూ ఇంటి ప్రక్కనవాళ్ళ ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళ అందరూ నన్ను బాగా తీసుకు దగ్గరకు తీసుకునేవాళ్ళు ఎందుకంటే నేను బాగా ముద్దుగా ఉండేవాన్ని అట సో ఇంటి ఓనర్సు అందరు ఇప్పుడు నాతో వచ్చి నాతోనే ఉండేవారంట చిన్నప్పుడు నాకు వేసినటువంటి డ్రెస్సులు చూసి తన అబ్బాయా అమ్మాయా అని చెప్పి అందరూ అడిగేవాళ్ళు అట ఎందుకంటే అమ్మాయిలాగే ఎక్కువ ఉండేవాన్ని అట డ్రస్సులేస్తే అంటే చిన్నవి చిన్నపిల్లలకి అందరూ అబ్బాయిలు పుడితే అమ్మాయిలు లాగా అని చెప్పి అమ్మాయిలు డ్రస్సులు వేసేది అమ్మాయిలు పుడితే అబ్బాయిలా పెంచాలని చెప్పి అబ్బాయిల డ్రెస్సు వేస్తారు కదా అలా ఒక సరదా చలాకితనంగా ఇలా వేసేసరికి నన్ను చూస్తే ఎవరు చూసినా కానీ ఓకే అమ్మాయికి మీరు అబ్బాయి డ్రెస్ వేసారా అంటే అయ్ మా అమ్మ వచ్చేసి అయ్యో కాదు కాదు తను అబ్బాయే అని చెప్పి చెప్పేవారు నాకు అమ్మమ్మ ఉండేది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మమ్మతో బాగా ఆడుకునేవాళ్ళము అమ్మమ్మతో ఎన్నో మంచి చిన్న చిన్న జ్ఞాపకాలు ఉండేవి చిన్నప్పుడు అలా ఏదైనా కొని కొనుక్కోవాలన్నపుడు అమ్మమ్మ కూడా నాతో పాటు వచ్చేవారు లేదు అమ్మమ్మ వెళ్ళి బయట ఏదైనా వస్తువు తీసుకొచ్చేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళే వాళ్ళు వచ్చేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని చెప్పి బాగా మారం చేసేవాన్ని అట దానికోసం గొడవలు ఏడుపులు దెబ్బలు రచ్చలు అబ్బో చాలా జరిగేవి అలానే చూసుకుంటే మొదటి అభ్యాసంకు అభ్యాసం కూడా అంటే ఫస్టు ద కదా అది కూడా అక్కడే తిరుపతిలో చేపించారు తరువాత ప్లే క్లాస్ చదవలేదు అమ్మ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ టీచర్గా వర్క్ చేసేవారు నెల్లూరులో హిమాలయ స్కూల్లో అమ్మ టీచర్గా వర్క్ చేసారు సో అమ్మతో పాటు ఎల్కేజి యూకేజి అప్పుడు అలా కొన్ని మంత్స్ స్కూల్కి అయితే వెళ్ళేవాడిని తరువాత విజయ్ కృష్ణ అనే స్కూల్లో చదువుకున్నాను అక్కడ నాకో మంచి ఫ్రెండ్ ఉండేది గ్రీష్మిక అని చెప్పి చాలా మంచి ఫ్రెండ్ రోజూ స్కూల్ క్లాస్లో తన ప్రక్కనే కూర్చొనేవాడిని బాగా మాట్లాడుకొని ఆడుకొనే వాళ్ళము స్కూల్ గేమ్స్ పిరియడ్లో నాకు ఇష్టమైనటువంటి అప్పట్లో చిన్న స్కూల్ అది గేమ్స్ పిరియడ్ మట్టిలో రెండు కాళ్ళు పెట్టి రెండు కాళ్ళను మట్టితో పూ మట్టితో కప్పేసి ఫ్రెండ్స్ అందరూ దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు నిదానంగా కొండ పగిలిపోతుంది అని చెప్పి ఒక్కొక్క కాలు బయట తీసి ఇంకా తరుముకొనే ఆట స్టార్ట్ చేస్తాము అన్నమాట బాగా ఆడుకునేవాళ్ళము ఆ టైంలో నాకొక బాక్స్ నా రిలేటివ్స్ ఇస్తే ఆ బాక్స్ని చాలా ఇష్టం వాళ్ళు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు నా బర్డేకి గిఫ్ట్గా ఇచ్చారు ఆ బాక్స్ని నేను తనకి తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చేసాను అది తీసుకున్నప్పుడు తను చాలా సంతోషించింది ఇక అలా చూసుకుంటే తరువాత రవీంద్ర భారతి స్కూల్కి నేను రావడం జరిగింది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మామ ఇక్కడికి వచ్చేవాళ్ళు అలా బయటకి వెళ్ళి తిరిగేవాళ్ళము కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూసేవాళ్ళము ఇష్టమయిన ఫుడ్ చేసుకొని తినేవాళ్ళము అమ్మ ఫుడ్ బాగా చేసేవారు సో అవన్నీ చిన్న చిన్న మెమోరీస్ తరువాత మా స్కూల్కి వచ్చేస్తే తరువాత రవీంద్ర భారతి స్కూల్లో జాయిన్ అయ్యాను ఇక్కడ ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ టీచర్స్ చాలా అల్లరి చేసేవాడు చాలా ఓవర్ హైపరాక్టివ్ అని చెప్పి టీచర్స్ చెప్పేవాళ్ళు కంప్లయింట్ చేసేవాళ్ళు ఎప్పుడూ క్రింద హిమబిందు మ్యామ్ పేరంట్స్ మీటింగ్ వస్తే చాలు మా మమ్మీ దగ్గరకి వచ్చేసి పిల్లాడు భయంకరంగా చరుచుకుంటాడు చాలా హైపరాక్టివ్ అస్సలు మాటే వినడు అనిచెప్పి అనేవాళ్ళు అప్పట్లో స్కూల్ ఫ్రెండ్స్ పూజిత కీర్తి ఎప్పుడూ క్లాస్ టాపర్స్ అయ్యేవాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళని రీచ్ అయ్యేవాడిని కాలేను నేను అది పెద్ద ప్రాబ్లమ్ కాకపోయినా ఇంట్లో మమ్మీ డాడ్ డాడీ మామ్ డాడ్ అడిగేవాళ్ళు వాళ్ళు చదువుతున్నారు నువ్వు చదవట్లేదు నువ్వు బాగా చదవాలి అని చెప్పి అమ్మ ఇంటికి వచ్చిన తరువాత బాగా హెల్ప్ చేసేవాళ్ళు అమ్మే దగ్గర ఉండి అన్ని చదువు చెప్పించేవాళ్ళు చిన్నప్పుడు నేర్పించడం కానివ్వండి టీచ్ చేయడం కానివ్వండి ఇంటికి వచ్చినపుడు హోమ్వర్క్ ఎలా చేయాలి ఇవన్నీ నాకు అమ్మే నేర్పించారు చాలా దెబ్బలు పడ్డాయట బాగానే కొట్టారు కాబట్టే పెద్దగైన తరువాత బాగా చదవాలి అనే ఉద్దేశంతో చిన్నప్పుడు అలా చేసానని చెప్పి ఇప్పుడు అడిగితే చెప్పేవాళ్ళు అండ్ అది అర్థం అవుతుంది అలా తరువాత గేమ్స్లో బాగా ఆడుకునేవాళ్ళము ఒకరోజు పీఈటీ సారు నేను బయటికి కెళ్ళి ఏం చేయలేదు బాల్ పడితే అక్కడ వరకు వెళ్ళి తీసుకొని వచ్చేసరికి మా ఫ్రెండ్స్ వచ్చేసి పీఈటీ సార్కి ఏదో చెప్పారు అబద్ధం చెప్పారు అది యాక్చువలీ నేను చేయలేదు అంటే బయటకి వెళ్ళి పానీపూరి తినేసి వచ్చానని ఎదో చెప్పారు కానీ యాక్చువలి నేను తినలేదు కానీ వీళ్ళు అలా చెప్పేసారు పీఈటీ సార్ వచ్చేసి కొట్టారు ఆయన కొడితే ఆయన ఐడీ కార్డు అది తీసుకొని ఉంటారు కదా మెళ్ళో విజిల్ ఆ ట్యాగ్తో కొట్టారు నన్ను కొడితే నా తొడ మీద బాగా వాచిపోయింది క్లాస్లో నిలబెట్టారు నేను ఏడుస్తూ ఉన్నాను తరువాత నాన్న వచ్చారు నాన్నకి చూపించాను ఏమైంది అంటే కరెక్ట్గా హాలిడేస్ ముందు అది నాన్న నన్ను తీసుకుని ప్రిన్సిపాల్కి వెళ్ళి కంప్లయింట్ చేసారు ఈ విధంగా కొట్టడం ఏంటని చెప్పి ఇంకా సార్ పిలిచి సారీ చెప్పి ఏదో అట్లా తగిలిందని చురుకులో అలా అని చెప్పారు అలా ఇంటికి వచ్చేసి తరువాత గాయం బాగైపోయింది కొన్ని రోజులకి తరువాత మేము అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాము చాలా మంచి మెమొరీస్ ఉండేవి స్కూల్లో లైక్ నేను అప్పుడు టూ టైమ్స్ యాన్యువల్ డే జరిగింది చాలా మంచి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసేవారు చేసారు డ్యాన్స్ వేసాను ఒకసారి ఫస్ట్ టైం నేను స్కిట్ చేసాను క గుణింతం ఏది అయితే పాత తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు వీళ్ళు అంతా ఉండి ఇలా ఇలా మాట్లాడతారు క కని సాగదీస్తే కా కకి ఒంగో పెడితే కె అని చెప్పి ఆ సన్నివేశాన్ని నేను చిత్రీకరించాను చాలా బాగా వచ్చిందని చెప్పి అందరూ అన్నారు తరువాత రెండోసారి డ్యాన్స్ చేసాను ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను సుషిత్ హర్షిత వీళ్ళంతా ఉండి ఒక బ్యాచ్ నవీన్ చేసాము రెండోసారి చేసేటప్పుడు నేను సాత్వికా ఒక పెయిర్గా ఉండి డ్యాన్స్ చేసాము రుషీల్ హర్షితా ఉండి ఈ డ్యాన్స్ చేసారు ఇట్లా వీటికి తగ్గట్లు ఉంచి చేసారు చేసారన్నమాట అది చాలా బాగా వచ్చింది చాలా గ్రాండ్గా జరిగింది అప్పట్లో నెల్లూరులో అటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్ ఎక్కడా జరగలేదు అంత బాగా చేసారు ఇంకా స్టడీస్ పరంగా చూస్తే ఒక ఎగ్జిబిషన్ కో కోసమని హార్ట్ ఎలా ఎలా వర్క్ చేస్తుంది అనడం కో అనడం కోసం మేము చేసాము హార్ట్ వర్కింగ్ సిస్టం ఎలా ఉంటుంది ఒక వర్కింగ్ ఇలా దర్మాకోల్ మీద నీట్గా హార్ట్ యొక్క డయాగ్రమ్ వేసి అది ఎలా చేయాలి ఎలా వర్క్ అవుతుంది దాని ఫంక్షన్స్ ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా ఎక్సప్లనేషన్ అన్నమాట ఇది ఇచ్చాము సైన్స్ ఫెయిర్ ఎగ్జిబీషన్లో తరువాత మేము స్కూల్ షిఫ్ట్ చేయడం అనేటువంటిది జరిగింది సెయింట్ జాన్ స్కూల్కి వెళ్ళాము బాగా ఆడుకొనేవాళ్ళము అక్కడ చాలా పెద్ద స్కూల్ చాలా చాలా చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది క్రికెట్ ఫుట్బాల్ ఒకే గ్రౌండ్ దగ్గర ఆడుకునేంత పెద్ద స్థలం సెపరేట్గా బాస్కెట్బాల్ ఆడుకొనేందుకు ప్లేస్ ఉండేది చాలా మంచి ట్రీస్ ఉండేది గేమ్స్ పిరియడ్ వస్తే చాలు అలాగే బ్రేక్ చాలు వెళ్ళి ఎలా చాలా చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్ల క్రింద కూర్చొని అలా హ్యాపీగా సరదాగా గడిపేవాళ్ళము అది చాలా మంచి జ్ఞాపకం తరువాత పెద్దయ్యాక మళ్ళీ అక్కడ నుంచి అక్కడ అక్కడా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మసూద్ అని శ్రీకాంత్ అని జాస్వన్ అని రేష్మ అని తరువాత అక్కడ నుంచి మోసీన్ అని చెప్పి కూడా ఓ మంచి ఫ్రెండ్ ఉండేవాడు ఇంకా అక్కడ నుంచి బయటకి వచ్చేసాక సెంట్రల్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది కేంద్రీయ విద్యాలయం మా స్కూల్లో మా చెల్లిది ఫస్ట్ అడ్మిషన్ నాది ఫోర్టీన్త్ అడ్మిషన్ అంటే నెల్లూరులో స్కూల్ పెట్టిన వెంటనే మా నాన్నగారు

నెల్లూరులో మొట్టమొదటి సెంట్రల్ స్కూల్ అది మేకపాటి రాజమోహనరెడ్డి గారు తీసుకువచ్చి శంకుస్థాపన చేయడం వంటిది జరిగింది రెండు వేల పదిలో పదో పదకొండో ఆ టైములో తరువాత అక్కడి నుంచి చూసుకుంటే అయిదు నుంచి పది వరకు అక్కడే చదివాను సెంట్రల్ స్కూల్ మాకు బాగా గుర్తు మా మొదటి ప్రిన్సిపల్ అంబలగన్ సార్ తమిళనాడు ఆయన చాలా మంచివారు నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడూ అమ్మానాన్నలతో మాట్లాడేవారు మొదట్లో మా స్కూల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ అనేది ఒక గవర్నమెంట్ స్కూల్ అన్నమాట నెల్లూరులోని తడికల బజారులో ఆ స్కూల్ ప్రాంగణంలో కొన్ని రూములు కట్టి ఆ స్కూల్ గ్రౌండ్లో మమ్మల్ని చదివనిచ్చారు తరువాత ఆ రూములు నిదానంగా ఇంకొంచెంగా పెంచి మా టెన్త్ అయితే అక్కడే అయిపోయింది మా టెన్త్ అయిపోయిన ఒక నెలకి కుత్తూరులో కొత్త కేంద్రీయ విద్యాలయం బిల్డింగ్ని పర్మినెంట్ బిల్డింగ్ని ఓపెన్ చేయడం జరిగింది అది చాలా పెద్దది అప్పట్లో నెల్లూరులో అత్యంత హై కాస్ట్లీ స్కూల్ అంటే అదే అన్నమాట దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్తో వ్యయంతో నిర్మించారు అందులోకి మమ్మల్ని తీసుకెళతాము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మేమే మిమ్మల్ని తీసుకెళతారు అక్కడికి అని చెప్పేవారు మేము సరే ఓకే వెళతాము కదా అని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూసేవాళ్ళము కానీ చివరికి చూస్తే అక్కడ మా టెన్త్ తరువాతే ఆ బిల్డింగ్ ఓపెన్ చేసేసారు కరెక్ట్గా టైంకి అంటే ముందే మా టెన్త్ అయిపోయింది వెళ్ళలేకపోయాము అదొక చిన్న డిసాటిస్ఫ్యాక్షన్ లాగా ఒక బాధ లాగా ఇంకా స్కూల్ వరకు చూసుకొంటే సెంట్రల్ స్కూల్ స్కూల్ ఎక్కువసేపు ఉండేది కాదు స్కూల్ చాలా తక్కువ పొద్దున ఒక ఎనిమిదికి వెళితే మధ్యాహ్నం రెండున్నరకి ఇంటికి వచ్చేసే వాళ్ళము రెండున్నరకి స్కూల్ అయిపోయేది ఆ రెండున్నర కూడా మాకు ప్రతీ మూడు పీరియడ్లకు ఒకసారి ఒక బ్రేకు లంచ్ బ్రేక్ ఒక గంట సేపు ప్రతి రోజు కంపల్సరిగా మ్యూజిక్ పిరియడ్ లేదా వర్క్ ఎక్సపీరియన్స్ పిరియడ్ లేదా కంప్యూటర్ పిరియడ్ లేదా గేమ్స్ పిరియడ్ లేదా జీ లైబ్రరీ పిరియడ్ ఉండేవి సో చాలా అంటే చాలా టైమ్ వేస్ట్ అయ్యేది అసలు చదివేవాళ్ళమే అసలు కాదు ఆ టైములో బయట ఫ్రెండ్స్ అందరూ చూస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా చదివే స్కూల్స్ ఉన్నాయి అంటే నేను సిక్స్త్ సెవెన్త్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ బయట ఆడుకొనే ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళందరూ ఎందుకు ఆడుకోవడానికి రావట్లేదు అంటే ఈ రోజు స్టడీ అవర్స్ ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు రాలేము అని చెప్పి వచ్చేవాళ్ళు కాదు మరి మాకు ఎంటబ్బా టూ థర్టీకి అయిపోతుంది అని చెప్పి అందరు ఆశ్చర్యపోతారు మమ్మల్ని చూసి మీరు చదువుకుంటున్నారా లేక చదువు మానేసారా అని చెప్పి అడిగేవాళ్ళు ఎంతో మంది మా స్కూల్ సూపర్ అబ్బా చాలా త్వరగా వదిలేసేవాళ్ళు అని చెప్పి అదొక ఎంతో పెద్ద ఆనందమనే అయిన విషయం అలాగే మా టెన్త్ కూడా అంతేనూ స్టడీ అవర్గా పెట్టింది లేదు ఏదో ఒక గంట గంటలో స్టడీ పెట్టేవాళ్ళు టెన్త్లో మిగిలినప్పుడల్లా స్కూల్ ఇంత ఆహ్లాదకరంగా గడిచిపోయేది డైలీ వదిలేవాళ్ళు లేదా మేము ఆటోలో లేదా బస్సులో వచ్చేవాళ్ళము స్కూల్లో ఉన్నప్పుడు వేరే వివిధ స్కూళ్ళకు వెళ్ళి అంటే కేంద్రీయ విద్యాలయంలోనే వి వివిధ స్కూళ్ళకు వెళ్ళి కాంపిటీషన్స్ ఇంకా టోర్నమెంట్స్లో పాటిస్పేట్ చేసేవాళ్ళము అలా స్పోర్ట్స్ ఆడేవాళ్ళము సాంగ్స్ పాడేవాళ్ళము కేవి గుంటూర్ కేవి సూర్యలంక కేవి తిరుపతి కేవి హాక్కింపేట్ హైదరాబాద్ యా స్కూల్స్కి వెళ్ళియున్నాము ఇక తరువాత మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది ఉండేది ఎన్సీసి లేదు అందుకు కారణం మా స్కూల్లో స్ట్రెంగ్త్ సరిపోక ఎన్సీసికి ఆమోదం తెలపలేదు తరువాత కావునా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిదాన్ని మా స్కూల్లోకి తీసుకొచ్చారు ఇది బ్రిటిషర్స్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక సేవా సంఘం లాగా అన్నింటికీ తయారుగా ఉండమని వాళ్ళ ముఖ్య సందేశం అందులో జాయిన్ అయి మా స్కూల్ నుంచి మొట్టమొదట రాష్ట్ర రాజ్య పురస్కార్ అవార్డ్ తీసుకున్న స్టూడెంట్ని నేను స్కౌట్స్లో స్కౌట్స్ అంటే అబ్బాయిలు గైడ్స్ అంటే అమ్మాయిలు అందులో భాగంగా కేవీ సూర్యలంక తరువాత కేవీ గుంటూరు తరువాత కేవీ ఉట్టపాలంకి వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇది ఒక మెమరబుల్ ట్రిప్ మాకు వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసాము ఎన్నో నేర్చుకున్నాము ఎంతో మంది ఫ్రెండ్స్ని కలిసాము ఎంతో మంది టీచర్స్ మాట్లాడారు రాజ్య పురస్కార్ అనేటువంటిది గవర్నర్ సైన్ గవర్నర్ చేత సైన్ చేయబడినటువంటి సర్టిసిఫికెట్ అన్నమాట అది వచ్చింది తరువాత దాని తరువాత ఉన్నటువంటి రాష్ట్రపతి పురస్ అవార్డ్ రాష్ట్రపతి అవార్డ్కి నేను సెలెక్ట్ అయినా కానీ మా స్కూల్లో చెప్పలేదు నాకు అందుకు కారణం మా స్కూల్లో మేమే ఫస్ట్ బ్యాచ్ టెన్త్ స్టూడెంట్స్ము సో టెన్ అవుట్ ఆఫ్ టెన్ లేదా నైన్ పైన వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎక్స్పెక్టెడ్ లిస్ట్లో ఉన్నందు వలన ఇప్పుడు కానీ ఆ ట్రిప్కి పంపిస్తే గ్రేడ్ ఏమైనా మిస్సయిపోతుందేమో అన్న ఒక భయంతో పంపించలేదు అది చాలా లైఫ్లో ఎప్పటికీ ఒక మార్క్ లాగా ఏర్పడిపోయింది అయ్యో అది వెళ్ళి ఉంటే బాగుండు ఎందుకంటే అక్కడయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత నుంచి సర్టిఫికెట్ తీసుకొనే ఛాన్స్ అది రాష్ట్రపతి అంటే పరెడ్లో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు రిపబ్లిక్ డే అప్పుడు జరిగేటువంటి ఢిల్లీలో పర్యటనలో జరిగేటువంటి పరెడ్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు అ ఛాన్స్ మిస్ అయింది బట్ ఇట్స్ ఫైన్ ఏం కాదు ఇంకోసారి అవకాశం వస్తుందిలే అన్న ఒక ఆనందం ఒక ఎదురుచూపు స్కూల్లో మంచి మెమరీస్ మంచి ఫ్రెండ్స్ అలా స్కూల్ లైఫ్ గడచిపోయింది ఇక తరువాత ఇంటర్ జాయిన్ తరువాత హోటల్ మేనేజిమెంట్ ఎక్జామ్లో ఎన్సిహెచ్ఎమ్సిటి జేఈలో సీట్ తెచ్చుకొని ఐహెచ్ఎం చెన్నైలో చేరడం జరిగింది